హలో మేడమ్ అండి ఎక్కడ మామూలుగా మీ షాప్ ఉందండి ఇక్కడ మీ ఆయిల్స్ అమ్ముతారు కదా మీ కోకోనట్ ఆయిల్ అవి ఉంటాయా ఒక హఫ్ నాకు నువ్వుల నూనె నాకు నువ్వుల నూనె సన్ఫ్లవర్ ఆయిలు కోకోనట్ ఆయిలు వేరుశనగ నూనె ఇవి కిలో వన్ కే జీ ఎలా ఉంటుందండి ఓకే ఆ ఆ నాకు ఒక కోకోనట్ ఆయిల్ వన్ కే జీ అను సన్ఫ్లవర్ ఆయిల్ టూ కే జీస్ ఓకే ఇక టూ కే జీస్ వస్తే సన్ఫ్లవర్ ఆయిల్ వన్ కే జీ వచ్చేసి శనగ నూనె ఇవి కావాలండి మామూలుగా మేము కొబ్బరి చిప్పలు తెచ్చుకోవచ్చా మీరే ఆయిల్ ఇస్తారా అవునా కొబ్బరి చిప్పలు తెచ్చుకుంటే ఎంత అవుతుంది రేటు కొబ్బరి చిప్పలు తెచ్చుకుంటే మీ గానిగలో పట్టిస్తారు కదా ఎంత అవుతుంది రేటు అంటున్నా అవునా ఓకే సార్ నేను చెప్పినవి కొంచెం ప్యాక్ చేయండి నేను వచ్చి తీసుకుంటాను ఎక్కడండి మీ అడ్రస్సు ఓకే ఓకే నాకు ఫ్రెష్ ఫ్రెష్ ఇది కావాలండి కోకోనట్ ఆయిల్ ఇవి అన్నీ సరే సార్ మేము వచ్చి తీసుకుంటాము వచ్చి ఓకే సార్ థ్యాంక్ యూ